ఆ తెలుసు అండి అందుకే కా కాల్ చేసాను మాకు ఒక పది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి అండి రేట్ ఎంతండి ఓకే ఒక్కో ఫోటో అయితే ఎంత పడుతుంది అండి ఓ ఓకే మాకొక ఎనిమిది ఫోటోలు కావలండి అడ్రసు ఎక్కడ అండి మీది మీ ఫోటో షాప్ ఎక్కడ ఓకే అంటే మాకు క్లియర్గా అడ్రసు తెలియదండి ఊరి పేరు చెప్తే ఓకే పేరేంటి అండి మీది ఎంత టైమ్ పడుద్దండి ఫోటోస్ ఇవ్వడానికి సరే అండి మేము వచ్చాక కాల్ చేస్తాను ఓకే థాంక్యు